హలో నా పేరు ప్రియా అండి నేను నిన్న వచ్చేసి రెండు పెరుగు ప్యాకెటు తర్వాత వచ్చేసి రెండు పన్నీర్ ప్యాకెట్స్ ఆర్డర్ చేసి ఉన్నాను వచ్చింది ఈ రోజు మార్నింగ్ ఏ మ్యా ప్రాబ్లమ్ ఏమీ అంటే ఇప్పుడు పెరుగు ప్యాకెటు లీక్ అయిపోయింది ఉచ్ మేబి అది మీరు నిన్న పంపించేటప్పుడే లీక్ అయిపోయింది అనుకుంటాను అది నా దగ్గరికి వచ్చే లోపలికి మార్నింగ్ డెలివరీ చేసే టైమ్ కి బాగా స్మెల్ వచ్చేసింది పాడైపోయింది అనుకుంటాను అది ఓపెన్ అయిపోయింది కదా పాడైపోయినట్టు ఉంది పన్నీర్ కూడా ఒక ప్యాకెట్ లీక్ అయిపోయింది మొత్తము కొంచం లిక్విడ్ లిక్విడ్ గా కొంచము ఉజిగా అయిపోయింది అదే నాకు ఫోర్ ప్యాకెట్స్ అది రెండు పెరుగు రెండు పన్నీర్ కలిపి వచ్చి అరౌండ్ నాకు టూ ఫిఫ్టీ దాక పడింది టు ఫిఫ్టీ కాదు త్రీ హండ్రెడ్ దాక పడింది అండి ఇది టూ ప్యాకెట్స్ తీసుకొని నాకు రిటర్న్ అన్నా ఇచ్చేయండి వేరే వేరే కొత్త ప్యాకెట్ అన్న ఇవ్వండి లేకుంటే ఇవి రెండు తీసుకొని నా మనీ అన్నా రిటర్న్ ఇచ్చేయండి ఇది మిల్క్ ప్రొడక్ట్స్ కదా కొంచెము ఓపెన్ అయినా కూడా కొంచెం స్మెల్ వచ్చే దానికి స్టార్ట్ అయిపోతుంది అది చెడిపోయింది యాక్చువల్ గా పెరుగు అది కొంచెం లీక్ అయిపోవడం వల్ల మొత్తం స్మెల్ వచ్చేసింది బాగా ఇది రిటర్న్ తీసుకొని నాకు వేరే ప్రొడక్ట్ ఇవ్వండి అందుకే మీకు ఇన్ఫార్మ్ చేద్దాం అని కాల్ చేశాను ఇంకోటి ఏమంటే ఇప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ ఈ పన్నీర్ ఇవన్నీ సెండ్ చెయ్యడం అంటే నిన్న ఈవెనింగ్ ఏ మీకు ఆర్డర్ పెట్టేశాను ఒక టు టు త్రీ హావర్స్ లో రిసీవ్ ఆర్డర్ తీసుకొని మీరు డెలివర్ చేసేస్తే అది కరెక్ట్ టైమ్ గా ఉంటుంది ఎందుకంటే మేము మళ్ళి దాన్ని స్టోర్ చేసుకోవాలి మళ్ళి ఫ్రీజర్ లో ఎందుకంటే ఇవన్నీ ఫ్రీజర్ లో ఉంచే వస్తువులు కాబట్టి మీరు కొంచెం టైమ్ కి పంపిస్తే నేను దాన్ని టైమ్ కి ఫ్రీజర్ లో పెట్టుకుంటే మాకు కొంచెం ఎక్స్పైరీ డేట్ కి తర్వాత మేము నిలువ ఉంచుకోవడానికి బాగుంటుంది మేబి ఇది లేట్ అవ్వడం వల్ల అది కొంచం ప్యాకింగ్ కూడా సరిలేదు లీక్ అయిపోయింది సో అది చెడిపోయింది కొంచం మీ ప్రొడక్ట్స్ ని రిటర్న్ తీసుకొని నాకు మంచి ప్రొడక్ట్ కొంచెం ఇచ్చేయండి లేకుంటే మనీ అన్నా రిటర్న్ ఇచ్చేయండి నేను వేరే వేరే వచ్చి మెమ్ సూపర్ మార్కెట్ కే వచ్చి డైరెక్ట్ గా తీసుకుంటాను ఇంకా మీదట కొంచెం ఈ లీకేజ్ ప్రాబ్లమ్ లేకుండా చూసుకోండి థ్యాంక్ యూ అండి